నేను మీషోలో ఏంటంటే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అదేంటంటే చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది నేను ఆన్లైన్లో నేను ఫోటోలో వాళ్ళు చూపించిన ఫోటోలో నేను ఎలా చూశానో అలాగే వచ్చింది అండ్ దాని కలర్ కూడా బయట ఆ ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుంది నాకు ఆ డ్రెస్ చాలా నచ్చింది దాని మీద సింబల్స్ కానీ అట్రాక్టివ్గా అనిపించింది చాలా బాగుంది బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం బ్లాక్ కలర్ నేను బ్లాక్ కలర్ బుక్ చేసుకున్నప్పుడు ఏమైనా డామేజ్స్ వస్తాయా మరి పల్చగా ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ బాగుంది క్లాత్ కూడా మందంగా ఉంది చాలా నచ్చింది నాకు అలాగే ఇంకా ఏంటంటే నేను సేమ్ అలాంటిది ఇంతక ముందు మా ఫ్రెండ్ బుక్ చేసుకున్నప్పుడు బాగలేదని చెప్పి చెప్పింది ప్రోడక్ట్ కూడా ఇలా వచ్చింది అని చెప్పి చెప్పింది నేను బుక్ చేసుకున్నాక చెప్పింది తను ఆ విషయం నేను అనుకున్నాను ఇంక నా ప్రోడక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను కానీ దేనికన్నా మంచిది సరే అందరికి అలాగే రాదు కదా అని చెప్పి ఉంచుకున్నాను కానీ లక్కీగా నాకు బాగా వచ్చింది నాకు డ్రెస్ అయితే చాలా నచ్చింది ఇంకా ఏంటంటే నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగుంది నేను ఫిట్నెస్ కూడా నేను మళ్ళీ పట్టించుకోవాలేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా ఫిట్ సరిపోయింది ఫిట్గా ఉంది నా హైటు కూడా కరెక్ట్గా సరిపోయింది అండ్ అది చూడడానికి కూడా చాలా బాగుంది నేను వేసుకున్నప్పుడు సో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను